మేడం ఏమి కావాలి మేడం మేడం

యక్చువల్గా మా రెస్టారెంట్లో అన్నీ బాగుంటాయండి కాకపోతే ఈ సంక్రాంతీలో స్టార్టర్స్కి వచ్చేసరికి ఆర్ఆర్ చికెను డ్రాగన్ చికెన్ అనేది బాగా ఫేమస్ అండీ అదే డ్రాగన్ చికెన్ ఎలా ఉంటుందంటే అండీ పీసెస్ క్రింద పైన క్రిస్పీ క్రింద సాస్ చట్నీతో ఉంటుంది ఆర్ఆర్ చికెన్ వచ్చేసరికి కొంచెం బోన్స్తో లాలీపాప్స్లాగా ఉంటుందండీ బిర్యానీలో అయితే అండీ మటన్ దమ్ బిర్యాని ఇంకా మిక్స్డ్ బిర్యాని అండి స్పెషల్ ఆఫర్స్తో ఉన్నాయి చాలా మంది తీసుకెళ్తున్నారండి టేస్ట్ అది బాగుంటుంది రైస్ కూడా క్వాలిటీగానే ఉంటుంది ఫుడ్డు కర్రీ కూడా మీకు ఎక్కువ మంచి క్వాంటిటీలోనే ఇస్తామండి అందరికీ సరిపోయేలాగా ఏంటండీ ఈరోజు అయితేనండీ మిక్స్డ్ బిర్యానీకి కూల్ డ్రింకు ఐస్క్రీమ్ అండి ఆఫర్ ఏ రెండూ అండి స్టార్టర్స్లోనా సరేనండీ డ్రాగన్ చికెను ఆర్ఆర్ చికెను మిక్స్డ్ బిర్యానీయా అండీ సరేనండీ సరే